అరవై తొమ్మిది రెండు వందల ముప్పై ఆరు నాలుగు వేల మూడు వందల డెభై రెండు యాభై రెండు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది ఐదు లక్షల ముప్పై రెండు వేల తొమ్మిది వందల డెభై ఆరు